నేను క్రాంప్టన్ ఫాన్ కొన్నాను మూడు రెక్కల ఫాన్ చాలా బాగుంది రేటు రెండు వేల ఐదు వందలు ఈ ఫాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది ఈ ఫ్యాన్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ ఫాన్ స్విచ్ వేయగానే డస్ట్ ఫ్రీ ఫాన్ అంటే డస్ట్ పట్టదు అందువలన ఇలాంటి ఫాన్ తీసుకుంటే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది ఈ ఫ్యాన్లో ఇంకా రెగ్యులేటర్ చాలా ఇవి ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు దశలుగా స్పీడ్ ఉంది ఇంకా ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయాల్సినవి ఫాన్ చూస్తే తెలుస్తుంది